లాక్డౌన్ సమయంలో మేము వండుకునే పదార్ధాలు ఏమిటంటే ఎక్కువగా పప్పు గుడ్లు అలాగే చారు ఇలాంటివి మాత్రమే ఎక్కువగా మేము వండుకునే వాళ్ళము ఎందుకంటే లాక్డౌన్ మనకి వచ్చినప్పుడు కూరగాయల రేట్లు లేకపోతే ఇంట్లో నుంచి బయట వెళ్ళకపోవడం ఇలాంటివి ఎక్కువ జరిగేవి కూరగాయల రేట్లయితే మాత్రం చాలా ఎక్కువగా ఉండేవి కాబట్టి ఉల్లిపాయలు కూడా చాలా ఎక్కువగా ఉండేవి రేట్లు కాబట్టి మేము ఎక్కువగా చారు పెట్టుకోవడం లేకపోతే కోడిగుడ్ల పొరటు వేసుకోవడం ఇంకా అప్పుడప్పుడు తెచ్చుకున్న ఉల్లిపాయలతో ఉల్లిపాయ ఎగురేసుకోవడం లేకపోతే కందిపప్పు రేషన్ నుంచి వచ్చే కందిపప్పు ఇలాంటివి కందిపప్పు వండుకోవడం ఇలాంటివి మాత్రమే మేము ఎక్కువగా చేసుకునేవాళ్ళము ఏంటి ధరలనేవి చాలా ఎక్కువగా ఉండేవి ఆ రోజుల్లో మనకున్న దాంట్లో మనం చేసుకోవాలంటే డబ్బును మనకి ఎక్కువగా ఖర్చు పెట్టకుండా ఎంతైతో ఉందో మనం దాంట్లోనే సర్దుకునేలా మేము నేర్చుకున్నాము ఎక్కువగా చింతపండు చారు ఉలవచారు లేదా పప్పు గుడ్లు ఫుల్టా ఇలాంటివి మాత్రమే మేము ఎక్కువగా వండుకుంటానికి ప్రయత్నించేవాళ్ళం